నేను పెట్టిన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి ఏంటంటే అండి షర్ట్ పెట్టాను మా ఫ్రెండ్స్ అప్పటివరకు ఎంతో మంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నారంటే నేను ఇప్పటి వరకు పెట్టలేదు అండి కానీ ఎందుకో ఒకసారి ట్రై చేద్దాంరా అందరు చెప్తున్నారు కదా అని చెప్పి నేను ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది అండి నేనైతే పెట్టింది ఏంటంటే ఒక మంచి డిజైన్ ఉన్న షర్ట్ను పెట్టుకున్నాను నా బర్త్డేకి అని చెప్పి సో ఓకే ఆర్డర్ పెట్టాను భయంతో ఆర్డర్ పెట్టాను ఏంటంటే అది ఎలా ఉంటుందో సైజ్ సరిపోతుందో లేదో లేకపోతే ఆ క్లాత్ ఏమైనా డ్యామేజ్ అయి వస్తుందా అని చెప్పి చాలా అంటే డౌట్లతో అయితే నేను ఆర్డర్ పెట్టానండి కానీ ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక నాలుగు రోజులకైతే షర్ట్ అయితే రావడం జరిగింది మంచి ప్యాకింగ్తో వచ్చింది అండి షర్ట్ సర్లే ఇంత హడావిడి ఉంది కదా లోపల మెటీరియల్ ఎలా ఉందో చూద్దామని చెప్పి నేను వెంటనే బర్త్డేకి ముందు రోజు నేను నాకు షర్ట్ అయితే కరెక్ట్గా బర్త్డేకి ముందు రోజు వచ్చింది అండి వెంటనే నేను షర్ట్ని ఏదైతే తీసి ప్యాక్ అన్బాక్స్ చేశాను ప్యాకింగ్ తీసి షర్ట్ నేను శుభ్రంగా ఫ్రెష్అప్ అయ్యి సరే వేసుకుని చూద్దాం షర్టు బాగా కనపడుతుంది కదా అనుకున్నాను సరే అని చెప్పి నేను ఏం చేశాను అంటే ఆ షర్ట్ని వేసుకోవడం జరిగిందండి ఆ షర్టు ఆఫ క్లాత్ని ఫస్ట్ మామూలుగా చూసినప్పుడు ఏంటంటే క్లాత్ బాగా ఉంది కానీ ఎప్పుడైతే ఆ షర్ట్ వేసుకున్నానో నిజంగా ఆ షర్ట్కినేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను అండి అది క్లాత్ చాలా ఎక్సలెంట్గా ఉంది అదే కాకుండా ఏంటంటే అది ఏంటంటే స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి షోల్డర్స్ దగ్గర నెక్స్ట్ ఈ కాలర్ దగ్గర నెక్స్ట్ ఈ చెస్ట్ దగ్గర కూడా మెటీరియల్ చాలా కరెక్ట్గా సెట్ అయింది కరెక్ట్గా ఫిట్ అయింది అండి ఆ సైజ్ ఎంత పెట్టానో అంతే సైజ్ వచ్చింది ఆ బటన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది క్లాత్ కూడా ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది ఆ డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది షేడ్ అయిపోద్ది అనుకున్నాను కలర్ కానీ షేడ్ అవ్వలేదండి అది చాలా కొత్తగా అంటే కొత్త రకంగా షర్ట్ల ఉంది అది నేను వెంటనే నెక్స్ట్ రోజు మా బర్త్డేకి వేసుకున్నాను నా బర్త్డేకి వేసుకుంటే నా ఫ్రెండ్స్ కూడా చూసి ఒరే చాలా బాగుందిరా ఇప్పుడు వరకు నువ్వు దయచేసి షాప్లో కొన్నావని చెప్పకు అహే లేదురా నేను షాప్లో ఏమీ కొనట్లేదు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న అని చెప్పాను నేను సో వాళ్ళు అందరు కూడా చూసి చాలా చాలా బాగుంది అని నన్ను ప్రశంసించారు అండి నేను ఎంతో భయంతో అయితే ఆర్డర్ అయితే చాలా అంత భయంతో పెట్టానండి ఫస్ట్ టైం పెడ్తున్నాను కదా ఇది ఎలా ఉంటుంది సరైన చొక్కా వస్తుందా లేదా అని చెప్పి ఎంతో భయంతో పెట్టాను కానీ చాలా మంచి ప్రోడక్ట్ అయితే నాకు ఫస్ట్ ఎక్స్పీ ఫస్ట్ పెట్టడానికి చాలా మంచి ప్రోడక్ట్ నేనైతే దక్కించుకోవడం జరిగింది అండి ఇది నా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నేను పెట్టిన షర్ట్ మీద ఆ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అండి ఇది